సురేష్ గారండి మీరేనా అండి అదే మీ సుబ్బారావు గారు నెంబర్ ఇచ్చారు ఇంట్లో చిన్న పెళ్ళి ఉందండి మా అక్కది అంటే నిన్న ఏదో పెళ్ళి ఉంది అలా అడిగితే మా మొన్న వాళ్ళ ఇంట్లో జరిగిందంట బాగా చేసారు అని చెప్పారు దాని గురించి వచ్చానండి

అదే అదే అదే అండి దాని గురించి చెప్పారు ఇలా నంబరు ఏంటండీ డేట్ అంటే ఈ మంతు నెక్స్ట్ మంత్ పదో తారీఖున ఉంటుందండి

అదే అండి ఎలా ఇంటి దగ్గర అంటే కొంచం స్థలం ఉందండి చిన్నది దాంట్లో అన్ని సరిపోతాయో లేదో ఏందో ఒకసారి మీరు వస్తే చూసి దాని బట్టి లేదంటే మీరు ఫంక్షన్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ చేద్దాం లేకపోతే ఇంటికాడ ఎలాగైన చేయొచ్చు అన్నారంటే ఇక్కడ మీరు చూసి దాని బట్టి చేద్దామండి అదే అదే అండి దాని గురించే మీరు ఒకసారి వస్తే మీకు తెలుస్తాయి కదా అన్ని అదే అదేనండి డెకరేషన్ స్టేజ్ డెకరేషన్ ఒకటి ఉంటుందండి

మంచిదండి అలాగైతే అన్ని ఒక దిక్కున అయితే బాగుంటుంది కదా మళ్ళీ అటు ఇటు తిరగడం కన్నా

అదే అండి అదే క్యాటరింగ్ కూడా మీకే ఇస్తాం ఇంకా డెకరేషన్ ఒకటి క్యాటరింగు అన్ని మీకిస్తాం మరి

చూడండి మంచిగా పూలు ఇలాంటివి ఉంటే బాగుంటాయి కదా పూల డెకరేషనైతేనే కొద్దిగా బాగుంటుందని అనిపిస్తుంది అదే అదే అదే తక్కువలో తక్కువ పువ్వులతోనే చేయండి నీట్గా అదే ఒకసారి మీరు వస్తే ఇంటికి చూసి సరిపోద్దో లేదో లేకపోతే ఇక్కడ కాదు అక్కడ అక్కడే చేద్దామా ఏదో ఒకటి చెప్తే వీలును బట్టి మేము అయితే ఇంటికాడ అనుకుంటున్నాం

క్యాటరింగ్ కూడా మీకే ఇస్తాము ఉంటుందండి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్లో ఏముంటాయండి పప్పులు పచ్చళ్ళు అవి ఉంటాయి కదండి కా కాకరకాయ ఏవండి ఫ్రైస్ ఉంటాయి కదండి ఐటెమ్స్

అదే అదే అదే అలాంటివి అహ మటన్ వేయండి

ధమ్ బిర్యానీ టైపే అండి అవును మాస్టర్ అదే మీరు ఒకసారి ఇంటికి వస్తే మొత్తం అయన్ని మాట్లాడుకొని చే చేద్దాం ఇస్తానండి ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చిన మాట్లాడుకొని అడ్వాన్స్ కూడా ఇస్తానండి సరేనండి అయితే సరే అండి సరే ఇస్తాను సరేనండి అయితే